తెలంగాణలో చాలా ప్రదేశాలు ఉన్నాయి అంటే ఇప్పుడు చార్మినార్ ఉంది చార్మినార్లో కింది నుంచి గృహదారి ఉంది అంటే అక్కడ వేరే దారి ఉంది అక్కడ లక్ష్మీమాత వచ్చి ఉండే అంటారు వేరే వేరే చరిత్ర ఉంది చరిత్ర చాలా పెద్దగా ఉంది అంటే ఇప్పుడు అక్కడ లక్ష్మీమాత వచ్చింది అందులో రాజు ఉంటుండే ఆ రాజు రాణి కోసం అది చార్మినార్ అనేది కట్టాడు అంటే చార్మినార్ చార్ కొమ్ములుది ఉంటుంది చార్ కొమ్ములుది ఉంటుంది ఇంకా హైదరాబాదు మధ్యలో ఉంటుంది ఆ చార్మినార్ చార్మినార్లో గృహదారి ఉంటుంది ఇక్కడ ఇంకా అక్కడ లక్ష్మీదేవి ఒకసారి వచ్చి ఉండే రాజుతో కలవడానికి అక్కడ రాజు లక్ష్మీమాత కాబట్టి అతను అక్కడనే లక్ష్మీమాతను అక్కడనే ఉంచాలి కాబట్టి అతను క లక్ష్మీమాతతో కలవలేడు ఆ లక్ష్మీమాత అనేది రాజుతో కలవడానికి చాలా ప్రయత్నించింది చాలా చాలా చాలా ప్రయత్నించింది బట్ కలవలేకపోయింది అయితే అక్కడనే ఆమె లక్ష్మీమాత అనేది అక్కడనే అక్కడనే ఉండిపోయింది ఇక అక్కడనే రాయిలా మారిపోయింది ఇక అక్కడనే చార్మినార్లోనే ఆమెది గుడి కట్టారు ఇక చార్మినార్లో ఇక అది ఫేమస్ ప్లేస్ అయిపోయింది చార్మినార్ని చూడాలని అంటే ఎక్కడెక్కడినుంచో ఫారిన్ నుంచి ఇక ఎక్కడెక్కడినుంచో కంట్రీస్ నుంచి వచ్చా వస్తారు మనుషులు చాలామంది వస్తారు చాలా చాలా చాలా మంది ఉంటారు అక్కడ చుట్టు అక్కడ చుట్టుముట్టు చాలామంది ఉంటారు అక్కడ వేరే వేరే ప్రదేశాల నుంచి వేరేవేరే లోకాలా నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తారు అక్కడ చార్మినార్ని చూడ్డానికి ఇక గోల్కొండలో గోల్కొండలో చాలా పెద్ద గోల్కొండ చాలా చాలా పెద్ద ప్లేసు అక్కడ ఎన్నో మెట్లు ఉంటాయి పైకి వెళ్ళడానికి ఇంకా దానికి గృహదారి ఉంది అక్కడ గృహదారి వేరే దారి ఉంది దానికి కింద నుంచి అదికూడా రాజు కట్టాడు ఒక రాణి కోసం అందులో కూడా అమ్మవారు ఉంటుంది అమ్మవారు తల్లి ఉంటుంది ఇది చాలా పెద్ద మెట్లు చాలా పెద్ద చాలా హైట్ ఉంటుంది ఆ దాన్ని ఎక్కడానికి చాలాసేపు పడుతుంది చాలా చాలా కాళ్ళు నొస్తాయి ఇక చాలా పెద్దగా ఉంటుంది వేరేవేరే ప్రదేశాల నుంచి ఎక్కడినుం అక్కడికి వస్తారు చా గోల్కొండని చూడ్డానికి గోల్కొండ అనేది ఫేమస్ ప్లేస్ ఫేమస్ చాలా ఫేమస్ ప్లేస్ తెలంగాణలో తెలంగాణలో ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి అంటే చాలా చాలా ప్రదేశాలు ఉన్నాయి తెలంగాణలో చూడడానికి చాలా చాలా ప్లేసెస్ ఇది గోల్కొండలో చాలా మనుషులు ఉంటారు అంటే అక్కడ బోనాలు టైమ్లో చాలా ఫేమస్ బోనాలు టైమ్లో ఎక్కువ మంది ఉంటారు అక్కడ ఇంకా చార్మినార్లో చార్మినార్లో దీపావళి టైమ్లో వెళ్తారు ఇక వేరేలో వేరే దేశాలనుంచి వచ్చే వాళ్ళయితే డైలీ వస్తూనే ఉంటారు వెళ్తూనే ఉంటారు ఇక్కడ ఉన్న వాళ్ళయితే పండుగలకి ఇది చార్మినార్కేమో చార్మినార్కి ఖాళీ టైమ్లో వెళ్తారు ఊరికే వెళ్తారు చూడడానికి వెళ్తారు అక్కడ ఎంజాయ్ అవుతుంది ఇంక గోల్కొండలో గోల్కొండలో కూడా చాలా ఎంజాయ్ అవుతుంది అక్కడ మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి బట్ బట్ అక్కడ అక్కడ చాలా మెట్లు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ ఎక్కడానికే టైమ్ పడుతుంది ఇక ఇక అక్కడ టైమ్ చాలా ఉంటుంది ఇక పీస్ఫుల్గా అంటే చాలా సంతోషంగా ఉండవచ్చు అక్కడ వెళ్తే అక్కడ చాలా మంచిగా ఉంటుంది చూడడానికి మొత్తం హైదరాబాద్ కనిపిస్తుంది చార్మినార్ పైనుంచి కూడా హైదరాబాద్ కనిపిస్తుంది ఇక చార్మినార్ హైదరాబాద్ మధ్యలో ఉంటుంది కాబట్టి మొత్తం చూడవచ్చు చుట్టుముట్టు అంతా చూడవచ్చు అంతా కనిపిస్తుంది హైదరాబాద్ ఎలా ఉందో అక్కడ మనుషులు ఎంతమంది ఉన్నారో అసలు చీమల్లా ఉంటారు చార్మినార్ పైనెక్కితే మనుషులు ఇక గోల్కొండలో గొండ గోల్కొండ పైనెక్కితే చాలా చెట్లు పుట్టలు అవి ఇవి కనిపిస్తాయి చాలా చాలా కనిపిస్తాయి అక్కడ వేరేగా ఉంటుంది హ్యాపీనెస్ వేరుంటుంది అక్కడ వెళ్తే ఇంక అక్కడ చాలా వేరేగా అంటే గోల్కొండ పైనెక్కితే గోల్కొండ చాలా పెద్దగా ఉంటుంది చాలా చాలా పెద్దగా అది ఒక రాణి కోసం కట్టాడు గోల్కొండ అది ఒక రాణి కోసం అంటే రాజు ఒక రాజు రాణి కోసం కట్టాడు అది ప్రేమతో కట్టాడో ఇంకోటి చార్మినార్ కూడా అలానే ప్రేమతో కట్టాడో అది ప్రేమతో కట్టారు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఉంది అది ఇంకా ఉంది అది వేరేవేరే మార్బుల్స్తో కట్టారు అంటే వేరేవేరే రాళ్ళతో వేరేవేరే మట్టి వేరేవేరే వస్తువులు యూజ్ చేసి వేరేవేరే వాటితో కట్టారు అది అది వేరేగా ఉంటుంది అంటే గోల్కొండ చూడడానికి వేరుంటుంది చార్మినార్ చూడడానికి వేరుంటుంది అక్కడ చాలా మనుషులు ఉంటారు అవి రాణులకోసం కట్టారు ఇంకా అది వేరుగా ఉంటుంది అంటే మంచిగా ఉంటుంది గోల్కొండ చార్మినార్ ఇవన్నీ వేరేగా ఉంటాయి ఇక్కడ చాలా మనుషులుంటారు ఇక్కడ చాలా సైనికులు ఉండే ముందు అంటే రాజులు ఉండే టైమ్లో సైనికులు సైనికులు చాలా ఉంటుండుండే ఇంక అక్కడ అంతా చాలా మంచిగా ఉంటుండే అదంతా పెద్దగా పెద్దపెద్ద మహల్ పెద్దపెద్ద గదులు అవి ఇట్ల అంతా మంచిగా ఉంటుండుండే ఇక అక్కడ చాలా మనుషులు ఉంటుండుండే ఇక రాజులు రాణులు సైనికులు మంత్రులు వీళ్ళంతా ఉంటుండుండే చార్మినార్లో గోల్కొండలో ఇంక అక్కడ రాజులయితే రాజులకైతే చాలా బంగారము వజ్రము ఇవన్నీ ఉంటాయి గోల్కొండలో ఇక అవి కి గృహదారి ఉంది అవి కి దారులు వేరు ఉంటాయి ఇక ఆ దారులన్నీ రాజులకు వీళ్ళకు తెలుసు రాజులకు మంత్రులకు సైనికులకు ఇక చార్మినార్కి కూడా అలానే వేరేదారి ఉంది చార్మినార్లో గృహదారి అక్కడ కూడా చాలా బంగారం వజ్రం ఇవన్నీ ఉంటాయి